హలో మ్యామ్ నిన్ నిన్న ఈవినింగ్ కేక్ ఆర్డర్ చేసింది మీరేనా ఎలాంటి కేక్ కావాలి మ్యామ్ ఓకే మ్యామ్ కాకపోతే టెన్ ఫిఫ్టీన్ కెజిస్ అంటే కొంచెం టైం పడుతుంది మ్యామ్ ఏ లోపు కావాలి డేట్ చెప్తారా ఓకే మ్యామ్ కూల్ కేక్ కావాలా నార్మల్ కేక్ కావాలా వాటి మీద ఏమైనా థీమ్స్ మీకు ఏమైనా ఐడియా ఉందా ఎలాంటివి కావాలో ఓకే మ్యామ్ కలర్స్ ఏం పెట్టాలి మ్యామ్ అంటే పింక్ కలర్ కానీ బ్లూ కలర్ కానీ ఇలా ఏమైనా కావాలా మీకు ఓకే మ్యామ్ కేక్ ఎలాంటి మోడల్ కావాలి స్టెప్స్ లాగానా హార్ట్స్ లాగానా ఎలా ఇలా ఓకేనా ఓకే మ్యామ్ ఎన్ని స్టెప్స్ రావాలి మ్యామ్ మీ కేక్ ఓకే మ్యామ్ ఎగ్లేస్ కావాలా ఎగ్ కావాలా మ్యామ్ మీకు వన్ కేజీకయితే సిక్స్ హండ్రెడ్ మ్యామ్ ఎగ్లెస్ సిక్స్ హండ్రెడ్ మ్యామ్ ఎగ్ అయితే సిక్ ఫైవ్ వస్తుంది ఫిఫ్టీ ఎక్కు పడుతుంది మ్యామ్ ఎగ్లెస్కి ఓకే మ్యామ్ ఇంకా ఏమైనా డిఫరెంట్గా కావాలనుకుంటున్నారా మీరు ఫ్లేవర్స్ కానీ ఓకే మ్యామ్ ఫ్లేవర్స్ ఏమైనా అనుకుంటున్నారా మీరు స్ట్రాబెరీ రెడ్ వెల్వేట్ చాకలేట్ ఇంక పైనాపల్ ఓకే మ్యామ్ ఇంకా చెర్రీస్ అవేమన్నా కావాలా మీకు ఓకే మ్యామ్ టూ డేస్ తర్వాత మీ కేక్ డెలివరీ తీసుకొస్తాం మ్యామ్ అడ్రస్ కరెక్ట్గా ఉందా మ్యామ్ ఓకే మ్యామ్ థ్యాంక్ యూ మ్యామ్